హలో సార్ విద్యుత్ కేంద్రమేనా సార్ మా ఇంట్లో కరెంట్ చాలా ప్రాబ్లమ్గా ఉంది ఏం చేయాలో అర్థమవడం లేదు ఎక్కడైనా వైర్ ఏమైనా కన్ కట్ అయ్యాయ్యో లేదో ఏం అర్థం కావటం లేదు సార్ ఇంట్లో చాలా ప్రాబ్లమ్గా ఉంది వంట చేసుకోవడానికి కూడా ఏ పని అవ్వడం లేదు ఒకసారి హై వస్తుంది ఒకసారి లో వోల్టేజ్ వస్తుంది సార్ దాని కోసమని దా మీకు ఫోన్ చేశాను మీ నిర్వాహకుడిని ఎవరిని అయినా పంపించి దాన్ని క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సార్